కాకినాడ జిల్లా యొక్క చరిత్ర ఎంతో గొప్పది ఈ కాలంతో పాటు ఇందులో జరిగిన ప్ర పరిణామాలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి ముఖ్యంగా అక్కడ జరిగిన ఘటనలో ఆ ప్రాంతాల ఆ పరిశీల ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి కోసం చెప్పాలంటే ఎంతో గొప్పగా ఉంటుంది కాకినాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లా నగరాన్ని జిల్లాకేంద్రంగా కూడా నిర్ణయించారు ఇది భారత దేశంలో తూర్పు తీరాన గోదావరి దగ్గర ద అతుక్కొని ఉన్నది అలాగే ఈ కాకినాడ ఎంతో అభివృద్ధి చెందుతూ వీధిలో ఆ కుటుంబాలతో నీటి సమూహాంతో ఈశ్వర పుష్ప పుష్పక గ్రంధాలయంతో కళాశాలలతో మొదలైన కొన్ని కొన్ని హంశల అంశాల దరిదాపు ఉన్నాయి దరిదాపు ఉన్నాయి దరిదాపు పంతొమ్మిది వందల సంవత్సరాల సంవత్సరాల నుండి ఉన్నాయి ఇది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లాగా ప్రసిద్ధి చెందింది ఈ కాకినాడ జిల్లా స్థాపన పన్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ప్రసిద్ధి చెందింది ఈ పట్టణ గుర్తింపు పద్దెనిమిది వందల అరవై ఆరులో గుర్తింపు పొందింది ప్రభుత్వం నగరపాలక సంస్థలో ఉంది ప్రస్తుతం మా పార్ల పార్లమెంట్ సభ్యుడు వంగ గీత గారు మా కాకినాడ విస్తరణ ముప్పై పాయింట్ యాభై ఒకటి కిలోమీటరులు ఉన్నది ఈ నగ ఈ నగరము ఎంతో ఆనందంగా ఉన్నది పేరు ఎంతో చక్కగా ఉంటూ ఇంతక ముందు కాకినాడని కోకినాడ అని అనేవారట ఇప్పుడు దీన్ని జగన్ గారు వచ్చాక స్మార్ట్ సిటీ చేస్తూ చె ఎప్పుడు చెత్తను అప్పుడు తీసుకు వెళ్తూ మా బండలను మా చెత్తను కలెక్ట్ చేస్తూ దాన్ని ఎనర్జీగా మారుస్తూ మా కాకినాడను స్మార్ట్ సిటీగా చేరుస్తున్నారు దీని వలన మేము ఎంతో ఆనందంగా ఉంటున్నాము దీన్ని ఏ పెండింగ్ లేకుండా వినోదమైన చిత్రాలు చాదిస్తున్నారు